హలో ఆ అమ్మా ఏం చేస్తున్నావ్ పనెంతవరకొచ్చింది ఆ అయితే పనంతా అయిపోయిన తర్వాత ఏది ఎక్కడ ఎక్కడ పెట్టేస్తున్నావో మొత్తం ఒకసారి నాకు చెప్పేయమ్మా అయితే మళ్ళా ఆంటీ తిడుతుంది సరే అయితే ఇవాళ పనంతా అయిపోయిన తర్వాత మరి ఇప్పుడెళ్ళిపోతావు కదా రేపు మాత్రం తొందరగా వెళ్ళడానికి అవ్వదు రేపు సాయంత్రం రేపు సాయంత్రం పార్టీ ఒకటుందమ్మా ఈ ఇంట్లోనే బాబు బర్త్ డే ఉంది కదా బాబు బర్త్ డే పార్టీ ఒకటి చేయాలి రేపు కొంచెం ఎక్స్ట్రా ఒక ఉండాలి నువ్వు పార్టీ అయినంత వరకు రేపు ఒక్కరోజే కదమ్మ ఆ ఓ పని చెయ్యి పిల్లల్ని ఇక్కడికే తీస్కునొచ్చేయ్ ఆంటీ చదివించేస్తుంది మీ ఆయనతో నేను మాట్లాడనా మరి మరి నువు ఫోన్ చేసి మరి నాకే విషయము మరి కన్ఫార్మ్ చెప్తావా లేకపోతే ఇప్పుడు మాట్లాడనా నేను రేపు మధ్యాహ్నం అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు కదా పిల్లాడు కూడా స్కూలు కి వెళ్తాడా స్కూలు నుంచి వచ్చినప్పటికి సాయంత్రం ఐదయిపోతుంది మరి అందరూ డ్యూటీలకెళ్ళాలి స్కూళ్ళకెళ్ళాలి మరన్ని చూసుకుంటే అవ్వాలి కదమ్మ మళ్ళా ఆంటి కూడా రేపు కొంచెం పనులన్నీ అన్ని చూసుకొనొచ్చినప్పటికీ సాయంత్రం అయిపోతుంది చెప్పు మీ ఆయనకీ రాత్రి తొమ్మిది తొమ్మిదన్నరకల్లా వచ్చేస్తామని లేకపోతే నేనే దింపేస్తానని చెప్పు స్కూలు ఐదు అయిపోయిన తర్వాత నేను దించేస్తానని చెప్పు మీ ఆయనకీ లేదా మీ ఆయన్ని పిల్లల్ని కూడా ఇక్కడికొచ్చేయమని చెప్పు అది బెస్టు మీ ఆయన్ని పిల్లల్ని కూడా బర్త్ డే కి వచ్చేయమని చెప్పు అందుకే అంటున్నా రేపు ఇవన్ని రేపొక్కరోజుకి ఓపిక చేస్కో ఏ అమ్మా మరి ఇప్పుడు కాదు ఈయన కాబట్టి నేను నీకు సాలరీ లోని ఎక్స్ట్రా డబ్బులిస్తాను ఆంటీ చెప్పకు మళ్ళి కానీ నీ పిల్లల్ని ఆ మరి నువ్వేమనకు పిల్లల్ని మీ పిల్లల్ని మీ ఆయన్ని అందర్నీ తీస్కొనొచ్చేసేయి రాత్రి అందరూ భోంచేసి పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికెళ్లిపోదురుగాని సరేనా పర్లేదు మీ ఆయన గట్రా అందరూ ఇక్కడే కదా ఉంటారులే అయిపోతుందిలే ఆ ఒక్కసారికి ఈ ఒక్క రోజుకి ఏమ

ఆ ఆ మీ ఆయనకి కూడా చెప్పేసి అందరూ రేపు ఈవినింగ్ బర్త్ డే పార్టీ కి వచ్చేయమని చెప్పు మీ ఆయనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ అయిపోయి వచ్చేయమని చెప్పు

సరేనమ్మా అయితే ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడివక్కడ పెట్టేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళు ఆ

ఆ సరే సరే అమ్మా